హలో అవునండి ఎవరండీ మీరు మాట్లాడేది నేను స్కూల్ ప్రిన్సిపాల్ని అండి ఇప్పుడు ఓకే మరి ఓకే పాపా బాబా ఉన్నాయండి ఓకే మేడం ఒక బాబు సిక్స్తా అండి

ఓకే ఓకే ఓకే ఎల్కేజి ట్వెల్వ్ థౌజండ్ ఉందండి సిక్స్త్కి వచ్చి ట్వెంటీ ఫోర్ థౌజండ్ ఉందండి అడ్మిషన్ ఫీ త్రీ థౌజండ్ పే చెయ్యాలండి మీరైతే స్కూల్కి వచ్చి కన్సల్ట్ కండి చూద్దాము మరి మీరు ఫీజ్ ఫోర్ థర్టీ అండి ఓకే అండి రండి మీరు కాల్ చేసి రండి వచ్చే ముందు రండి మేడం తీసుకొస్తే వీలుంటే తీసుకురండి లేకపోతే లేదు పర్వాలేదు అడ్మిషనే కదా మేడం పర్వాలేదు ఓకే అండి పర్వాలేదు పెద్ద బాబునైతే తీసుకురండి సిక్స్త్ ఎల్కేజి బాబును అవసరం లేదండి ఓకే ఓకే అండి రండి